మీరు మీ చుట్టుపక్కల ప్రయాణం చేయడానికి కొన్ని కారణాలు మీరు తరచుగా చేసే ప్రయాణాలు ఉంటాయి ఎందుకంటే అలా ప్రయాణించడానికి మన ఎక్కడికి వెళ్ళాలో మనం అనుకున్న పనులు నెరవేరటం కోసం ఆ పమనులు పూర్తి చేసుకుని రావటం కోసం ప్రయాణం చేస్తు ఉంటాం అప్పుడు ఏ టైమింగ్కి రవాణా సౌకర్యం బస్సులు కానివ్వండి ఆటోలు కానివ్వండి అలాంటి వాటి ఏ టైమ్లో ఉంటాయి అనేది చెక్ చేసుకుని వెళుతు ఉంటాము ఎక్కువగా ప్రయాణించేది కా డైలీ కాలేజీలకు కానివ్వండి ఇంకా వర్క్ కానీ ఆఫీస్ల పరంగా రెగ్యులర్గా చేసే వర్క్లకి వాళ్ళ డైలీ బస్సు పాసులు లాంటివి కానీ డే పాస్ తీసుకొని రెగ్యులర్గా తరచు వెళ్ళే బస్సు ప్రయాణాలు చేస్తు ఉంటాం